నేను ఆన్లైన్ మాధ్యమం ద్వారా కొన్న వస్తువుల్లో నాకు ఇబ్బంది పెట్టను వస్తువు వచ్చేసరికి అంటే నాకు చాలా వస్తువులు ఇబ్బంది పెట్టాయి అందులో ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వస్తువు గురించి నేను ఇప్పుడు చర్చిస్తాను అది ఏంటంటే ల్యాప్టాప్ ల్యాప్టాప్ అనేది నేను అమెజాన్ సంస్థ ద్వారా కొన్నాను అది నాకు వారు సరిగ్గా ఒక ఏడు రోజులు వ్యవధిలోనే నా దగ్గరకు చ చేర్చారు కాని దాంతో నా సమస్య ఏమిటంటే అది మా ఇంటికి వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజుల వ్యవధిలో నాకు సమస్యలు ఇవ్వడం మొదలు పెట్టింది ఎలాంటి సమస్యలు అంటే అది మనం ఆన్ చేసినా ల్యాప్టాప్ అనేది ఆన్ అయ్యేది కాదు ఎలాగా ఆ సమస్య కూడా చాలా వింతగా ఉండేది నేను ఆ ల్యాప్టాప్ని ఒక టు అవర్స్ అలా వాడి పక్కన పెట్టిన తర్వాత నేను మళ్ళీ మరుసటి రోజు ఆ ల్యాప్టాప్ని వాడదాం అనుకొని ఓపెన్ చేసినప్పుడు అది నాకు ఆన్ అయ్యేది కాదు నేను ఎంత ప్రయత్నించినా ఆన్ అయ్యేది కాదు నాకు అసలు అక్కడ సమస్య ఎక్కడ ఉందో తెలిసేది కాదు తర్వాత నేను ఏం చేస్తే ఇంకా ఎంత పవర్ బటన్ నొక్కిన అది ఎటువంటి అలకడి ఉండేది కాదు అప్పుడు నేను చార్జింగ్ పిన్ పెట్టి ఆ పవర్ బటన్ నొక్కుతే అప్పుడు ఆన్ అయ్యేది కాని ఎందుకు అలా అయ్యేదో తెలియదు కాదు కానీ అందులో బ్యాటరీ మటుకు ఉండేది అంటే బ్యాటరీ మొత్తం నేను సున్నాకి చేసి చేయలేదు బ్యాటరీ అది సిక్స్టీలో ఉన్న సరే అలా ఎక్కువ టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆన్ చేయడానికి మనం చే ప్రయత్నిస్తున్నప్పుడు అది ఆన్ అయ్యేది కాదు అది దాని యొక్క సమస్య నే ఇంకా నేను వెంటనే అమెజాన్ సంస్థ వారికి మెసేజ్ లేదా అలా కస్టమర్ సర్వీస్ వారితో మాట్లాడడానికి చేశాను వారు నా సమస్యను అర్థం చేసుకొని నాకు ఈ రిటర్న్ పీరియడ్ అనేది ఏడు రోజులు ఉంది కాబట్టి వారు మంచిగా నన్ను ఈ సమస్యను అర్థం చేసుకొని నాకు రీప్లేస్మెంట్ అనేది చేశారు అంటే నా దగ్గర ఉన్న ల్యాప్టాప్తో ఇంకో కొత్త ల్యాప్టాప్ని ఇచ్చారు అయినప్పటికీ అందులో కూడా సేమ్ ఇటువంటి సమస్యే వచ్చింది నేను అంటే ల్యాప్టాప్ వాడేసి మళ్ళీ మరుసటి రోజు అంటే ఇంచుమించు ఒక ఎనిమిది గంటల వ్యవధి తర్వాత మనం ఆ ల్యాప్టాప్ని అదేంటి తీయడానికి ట్రై చేసినప్పుడు ఆ ల్యాప్టాప్ అనేది ఆన్ అయ్యేది కాదు అదో సమస్య ఇంకా నేను ఇంకా నాకు విసుగపోయాను వెంటనే మళ్ళీ అమెజాన్ సంస్థకి మనం కలుసుకొని ఇలా మాట్లాడితే వాళ్ళు మంచిగానే స్పందించి నాకు నా ల్యాప్టాప్ని రిఫండ్ అనే పాలసీ ద్వారా పట్టుకు వెళ్ళిపోయారు నా డబ్బులు నాకు వెనక్కి నా బ్యాంక్ ఖాతాలో వేసేసారు నాకు అప్పుడు చాలా చిరాకు వచ్చింది ఎందుకంటే ఇలా దీనివల్ల నాకు ఇంచుమించు ఒక పదిహేను రోజులు వేస్ట్ అయిపోయింది అందుకే ఇది ఆన్లైన్ మాధ్యమం ద్వారా నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను అన్నిట్లో ఈ ల్యాప్టాప్ సమస్య చాలా పెద్దది ఎందుకంటే మిగతావన్నీ చిన్న చిన్న వస్తువులు మనకు భయం ఉండదు కానీ ఈ ల్యాప్టాప్ అనేది పెద్ద వస్తువు ఇంచుమించు నలభై ఏడు వేలు ఉంటుంది అంటే మాటలు కాదు అందుకే వాళ్ళు ఒకవేళ సరిగా స్పందించిపోయి ఉండి ఉంటే ఆ అమెజాన్ సంస్థ వారు నేను ఎక్కడికి వెళ్లాలి ఆ ల్యాప్టాప్ యొక్క సర్వీస్ సెంటర్కు వెళ్ళాలి కానీ వాళ్ళేమో అసలు సరిగ్గా స్పందించరు నేను కొన్నది హెచ్పి ల్యాప్టాప్ అందుకే నా అదృష్టం శాతు ఇది ఆ రిటర్న్ పీరియడ్ వ్యవధిలోనే ఈ సమస్య నాకు తెలిసింది లేకపోయినట్లయితే నేను సమస్యతో ఇంకా ఉండేవాడిని ఆ ల్యాప్టాప్తో ఇదే నేను ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఆన్లైన్ మాధ్యమంలో కొన్న వస్తువుల్లో